మా ప్రాంతంలో దాదాపు పదిహేను నుంచి ఇరవై ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి ఆ ఎలాగంటే ఎముకల ఆస్ ఎముకల ప్రసిద్ధి చెందిన హాస్పటల్ అని లేకపోతే స్త్రీల ప్రసూతి ఆసుపత్రులు అని జనరల్ హాస్పటల్ అని కళ్ళ ఆసుపత్రులు అని ఇలా మెడ నరాల హాస్పటళ్ళు అని నరాలకు సంబంధించిన హాస్పటళ్ళు అని ఇలా అనేక రకాలైన ఆస్పత్రులు మా ప్రాంతంలో ఉన్నాయి ఇవి అన్నీ ఇరవై నాలుగు గంటలు కూడా పని చేసే విధంగా పనిచేస్తున్నాయి వాటికి అంబులెన్స్ సదుపాయాలు కూడా ఉన్నాయి అత్య అత్యవసర పరిస్థితులలో ఆపరేషన్ చేయడానికి కూడా కొంతమంది ఆసుపత్రిలో డాక్టర్లు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఈ ఆస్పత్రిలో ఆ అందుబాటులో ఉండే వైద్యాలు ఎలా ఉంటాయి అంటే ఆరోగ్యశ్రీ మీద చేస్తారు డబ్బులుకి చేస్తారు అలాగే ఆరోగ్యశ్రీ వర్తించినచో వారు సొంత డబ్బులు పెట్టుకుని ఖర్చుచేసేలాగా ఇలాగా అన్నీ అందుబాటులో ఉంటాయి కానీ ఖర్చు ఖర్చు విషయానికి వస్తే మాత్రం ఖర్చు అనేది చాలా ఎక్కువగా మారిపోయింది ఈ రోజులలో ఎందుకంటే మనము ఆ గవవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా చూడట్లేలేదనో లేకపోతే అక్కడ పట్టించుకోవట్లేదనో వాతావరణం బాగోలేదనో మనము ప్రైవేట్ ఆస్పత్రులకు మగ్గు చూపుతున్నాము కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు ఆ చాలా తక్కువ ధరలకు అన్నీ లభిస్తాయి కాకపోతే మనము అక్కడ ఉండే వాతావరణానికి కొంచెం భయపడి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తాము అక్కడ మాత్రం ఖర్చు అనేది చాలా ఎక్కువగా చూపిస్తారు ఎలాగంటే ఇప్పుడు మనకు మా అమ్మకి మా నాన్నకి అప్పట్లో టైఫాయిడ్ అలాగే ప్లేట్లెట్స్ పడిపోవడం వంటివి జరిగింది ఆ సమయములో మేము అనిల్ బాబుగారు అంట ఆ హాస్పిటల్లో చూపించునపుడు వారు ఒక మూడు రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు మూడు రోజులలో వారు తిరిగి ఇంటికి వచ్చారు కానీ ఆ మూడు రోజులకు ఆ ప్రైవేట్ హాస్పత్రిలో వేసిన బిల్లు ఎంతో తెలిస్తే మీరు ఆర్చర్యపోతారు దాదాపు దాదాపు అది ముప్పై వేల రూపాయలు వేశారు అక్కడ హాస్పటల్లో బిల్ అంటు లేకపోతే టాబ్లెట్స్ అని ఇలా అన్నీ కలిపి మొత్తానికి ముప్పై వేల రూపాయిలు నాకు ఖర్చు చూపించారు ఇలా నేను ఒక చోట అప్పు కూడా చేసి కట్టాను కట్టవలసి వచ్చింది ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళ అంతంత డబ్బులు కట్టాలి అనేది కట్టడం అంటే చాలా ఒక సవాలుగా మాట్లాడుకుంటారు ఇలా చాలా ఆరోగ్యశ్రీ అని ఉన్నప్పటికి కూడా అవి అలాంటివి వర్తించని పక్షాన మన డబ్బులు అనేది ఖర్చు అవుతుంది ఇలాంటి ఖర్చు విషయంలో చాలా ఇబ్బందులు నాలాగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రైవేట్ ఆస్పత్రులలో కొంచెం ధరలు తగ్గిస్తే ఆ సామాన్యునికి సహాయం చేసినట్టు ఉంటుంది